సాంకేతికత మనకు మన జీవితంలో వినోదాన్ని అందించే విధా అ వినోదాన్ని అందించే విధానాన్ని చాలా మారుస్తుంది అందునా సమాచారం విలువ పెరిగింది అంటే ఇప్పుడు మనం ఇష్టమైన చిత్రాలు సంగీతాలు వీడియోలు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు ఇది బాగా సులభమైంది మిగతా విషయాలకంటే ఎక్కువ సమాచారం మన చేతిలో ఉంటుంది నేర్చుకునే అవకాశాలు కూడా సాంకేతికత ద్వారా పెరిగాయి ఇంటర్నెట్ వలన మేము మనము కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త నైపుణ్యాలు సాధించడం చాలా సులభంగా అయింది వీడియో ట్యూటోరియల్స్ ఆన్లైన్ కోర్సులు డిజిటల్ ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనకు వినోందం వినోదంతో పాటు జ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి అసలు ఇంకా ఇంప్రూవ్డ్ మ్యూజిక్ లాజిస్టిక్స్ కూడా ఒక ముఖ్యమైన మార్పు ఇప్పుడు మన సంగీతాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా తక్కువ సమయంలో సులభంగా ఎంచుకుని మనకి ఇష్టమైన పాటలను ఆస్వాదిస్తున్నాము విన వింటున్నాము కేవలం ఆడియో ప్లేయర్కు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాటలని ఒకే క్లిక్లో అన్వేషించవచ్చు మనకు ఆ తరంలో ఉన్న పాటలని కూడా ఈ తరంలో వినవచ్చు ఎన్నో రోజుల్లో ఉంచ ఎన్నో రోజుల మధ్య దాగి ఉన్న పాటలని కూడా మనం మనకు అనుకూలంగా వినవచ్చు ఈ మార్పుల ద్వారా మన వినోదం అనేది మరింత విస్తుృతమైంది అందరూ వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా మనమన ఇష్టాలకు అనుగుణంగా కొత్త కొత్త అనుభవాల్ని పొందుతున్నాము